డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ యా మ్యాడం బుక్స్ మీ మి మేము లైబ్రరీ కి రావాలంటే పాస్ తీసుకోవడమా లేకుంటే నార్మల్ గా రావచ్చా హలో మ్యాడం ఇప్పుడు మేము లైబ్రరీ కి రావాలంటే పాస్ తీసుకోవడమా లేకుంటే వట్టిగానే నార్మల్ గా రావచ్చా ఏమేం బుక్స్ ఇస్తారు మ్యాడం ఇంటికి నావెల్స్ ఇస్తారా మ్యాడం నావెల్స్ ఎన్ని డేస్ కి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి మ్యాడం ఏమన్నా ఫీ పే చేయడం ఉంటాదా రిటర్న్ కి అదే తీసుకెళ్ళడానికి బుక్స్ కి ఓకే మ్యామ్ ఓకే మ్యాడం తీసుకెళ్తాం మ్యాడం ఇట్లా స్టోరీస్ కావాలి మాకు స్టోరీ బుక్స్ మీరు ఏ టైమ్ ఉంటారు మ్యాడం మీరు ఏ టైమ్ ఉంటారు మ్యాడం ఓకే మ్యాడం ఓకే ఓకే